కుటుంబంలో స్త్రీ మరియు పురుషులు పాత్రలు సంస్కృతి మరియు సమాజం యొక్క నమ్మకాలను బట్టి మారుతూ ఉంటాయి సాంప్రదాయకంగా స్త్రీలు ఇంట నిర్వహించడం మరియు పిల్లలు పెంచడంపై దృష్టి పెడతారు అయితే పురుషులు ఆర్థిక భారాన్ని ప్రదర్శిస్తారు అయితే ఈ పాత్రలు ప్రస్తుతం మారుతున్నాయి మరింత సమానమైన కుటుంబాలు మారుతున్నాయి కుటుంబంలోని స్త్రీ మరియు పురుషుల పంచుకునే విధానం కూడా సంస్కృతి మరియు సమాజం యొక్క నమ్మకాలను బట్టి మారుతూ ఉంటుంది కొన్ని సంస్కృతులలో స్త్రీలు మరియు పురుషులు చాలా స్పష్టంగా విభజిస్తారు అయితే ఇతర సంస్కృతిలో వారి పనులను మరింత సమానంగా పంచుకుంటారు కుటుంబంలోని స్త్రీ మరియు పురుషుల పాత్రలు అనేక కారణాల వల్ల రూపొందుతున్నాయి వీటిలో సమాజం యొక్క ఆర్థిక వ్యవస్థ కొన్ని సమాజాలలో ఆర్థిక వ్యవస్థ పురుషులను ఆర్థిక భారం వహించడానికి మరింత అనుకూలంగా ఉంటుంది సమాజం యొక్క సాంప్రదాయాలు మరి నమ్మకాలు కొన్ని సంస్కృతులలో స్త్రీలకు మరియు పురుషులను వివిధ పాత్రలు నిర్దేశింపబడతాయి వ్యక్తిగత అభిప్రాయాలు మరియు నమ్మకాలు ప్రతీ ఒక్కరికి వారి సొంత అభిప్రాయాలు మరి నమ్మకాలు ఉన్నాయి ఇవి కుటుంబంలో వారి పాత్రను ప్రభావితం చేస్తాయి కుటుంబంలో స్త్రీ మరియు పురుషులు పాత్రలు కాలక్రమేణా మారుతున్నాయి స్త్రీల విద్య మరియు ఉపాధులు పెరుగుతున్న పాత్ర కుటుంబాలలో పురుషులు మరియు స్త్రీ పనులను మరింత సమానంగా పంచుకునేలా చేస్తుంది